డ్రైవర్ గారు ఇంకా ఎంత సమయం పడుతుంది అండి నేను త్వరగా వెళ్ళాలి నాకు ఆఫీస్కి చాలా సమయం అయిపోయింది ఇప్పటికే వెళ్ళడానికి ఒకసారి దిగి చూడండి ఎంత సమయం పడుతుందో నేను అప్పటికి మీతో చెప్పాను పక్క సందు నుంచి వెళ్ళమంటే మీరు ఇక్కది నుంచి వచ్చారు ట్రాఫిక్ ఎక్కువ ఉంది చూస్తుంటే ఇప్పుడప్పుడే అయ్యేలాగా లేదు కాకపోతే నేను ముందుగా వెళ్ళాలండి అర్ధంచేసుకోండి కొంచెం ఒకసారి కింద దిగి ఎంతమంది ఉన్నారో ఒకసారి వారందరిని చూసి నాకు ఎంత సమయం పడుతుందో చెప్పండి లేదంటే నేను వేరే నడక ద్వారా అన్నా వెళ్ళిపోతాను అర్థమైందా అండి